నేను మొబైల్ ఫోన్ని తీసుకోవాలని చెప్పి అనుకున్నాను అది కొనుక్కోడానికి నేను షాప్కి వెళ్ళడానికి నాకు సమయం లేదు అందుకనే నేను మొబైల్ ఫోన్ని ఆన్లైన్లో కొనుక్కుందాం అని చెప్పి అనుకోని ఆన్లైన్లో సెర్చ్ చేసి మొత్తం వెతికాను అందులో నాకు మొబైల్ ఫోన్ ఒక మంచి ప్రోడక్ట్ దొరికింది ఆ మొబైల్ ఫోన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అది ఇంటికి డెలివరీ వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు ఆ మొబైల్ ఫ్రెండ్ నేను స్టార్ట్ చేశాను మొదలు పెట్టాను ఆ మొబైల్ ఫోన్ చాలా బాగుంది అది చాలా మంచిగా పనిచేస్తుంది దాని ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంది నేను దానికి చాలా హ్యాపీ ఆనందంగా ఉన్నాను మొబైల్ ఫోన్ వల్ల నాకు స్టడీస్కి చాలా ఉపయోగపడుతుంది ఆన్లైన్ క్లాసులకి కాలేజెస్ లేనప్పుడు సెలవుల్లో ఆన్లైన్ క్లాస్ తీసుకున్నప్పుడు ఆన్లైన్ క్లాస్ ద్వారా నేను క్లాసెస్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే నేను ఏదైనా గేమ్స్ కానీ అవి అప్డేట్ చేసుకున్నప్పుడు గేమ్స్ ఆడుకోడానికి టైం పాస్గా కూడా మొబైల్ ఫోన్ని యూజ్ చేస్తున్నా ఇంకా నాకు తెలియని కొత్త విషయాలు కోసం ఆన్లైన్లో చూసుకోవడానికి కూడా నాకు సహాయంగా ఉంది మొబైల్ ఫోన్